ఆంధ్రప్రదేశ్లో కళాఖండాలను కొనడానికి లేదా అమ్మడానికి అనేక ప్రదేశాలు ఉన్నాయి వీటిలో కొన్ని ప్రదర్శనశాలలు ప్రభుత్వ మ్యూజియం శిల్పారామం మరియు అనేక ప్రైవేట్ ఆర్ట్ గ్యాలరీలు కళాఖండాలను ప్రదర్శిస్తాయి మరియు విక్రయిస్తాయి వేలం పాటలు హైదరాబాద్ మరియు విశాఖపట్నంలో తరచుగా వేలం పాటలు జరుగుతాయి ఇక్కడ మీరు కళాఖండాలను కొనుగోలు చేయవచ్చు సంతలు రాష్ట్రవ్యాప్తంగా అనేక కళా సంతలు జరుగుతాయి ఇక్కడ కళాకారులు తమ కళాఖండాలను నేరుగా విక్రయిస్తారు ఆన్లైన్ వేదికలు అనేక ఆన్లైన్ వేదికలు ఉన్నాయి ఇక్కడ మీరు ఆంధ్రప్రదేశ్లోని కళాఖండాలను కొనుగోలు చేయవచ్చు లేదా అమ్మవచ్చు ఉదాహరణకు విరూపాక్షమోద్రి క్రాఫ్ట్స్ సురబి ది క్రాఫ్ట్స్ హ్యాండ్ క్రాఫ్ట్స్ వరల్డ్ మరియు వినోద్ హస్తకళలు కొన్ని ప్రసిద్ధ ఆన్లైన్ వేదికలు ఈ ప్రదేశాలతో పాటు మీరు అనేక చిన్న దుకాణాలు మరియు స్టూడియోలలో కూడా కళాఖండాలను కొనుక్కోవచ్చు మీరు నిర్దిష్ట రకమైన కళాఖండం కోసం చూస్తున్నట్లయితే మీరు ఆ పా ప్రాంతంలోని కళాకారులు మరియు వ్యాపారుల గురించి తెలుసుకోవడానికి స్థానిక సమాచారం వనరులను ఉపయోగించవచ్చు చివరిగా కళాఖండాలను కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండడం ముఖ్యం కలాాఖండం యొక్క ప్రమాణికతను మరియు దాని ధరను తనిఖి చేయడం మీరు ఏదైనా సందేహాలు కలిగి ఉంటే కొనుగోలు చేయడానికి ముందు నిపుణుడిని సంప్రదించడం మంచిది